చెప్పండి మ్యాడమ్ ఎలాంటి స్నాక్స్ మ్యాడమ్ స్నాక్స్ ఎలాంటిది మ్యాడమ్ అంటే చిప్స్ ఓకే ఓకే అండి ఇంకేమైనా కావాలా లొకేషన్ చెప్పండి మ్యాడమ్ మ్యాడమ్ అది మా కంపెనీ రూల్స్ ప్రకారం మాకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటేనే ఫ్రీ డెలివరీ ఉంటుంది మ్యాడమ్ ఆ తర్వాత నుంచి ఛార్జెస్ యాడ్ అవుతాయి

ఓకే మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది మీరు ఒకసారి మాకు క్వాంటిటీ చెప్తే

ఓకే మ్యాడమ్ అంటే ఇంత క్వాంటిటీయే కదా మాకు జన్పేట్ ఎక్స్ రోడ్ అంటే లాంగ్ అవుతుంది సో దానికి డిస్టెన్స్ ఛార్జెస్ కూడా పడుతుంది మ్యాడమ్ అంటే ఛార్జెస్ పడుతుంది కాదంటే మా రూల్స్ ప్రకారం ఒక టూ టు టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే మాకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో దాని ఎక్కువ డిస్టెన్స్ అయితే ఛార్జెస్ పడుతుంది మ్యాడమ్ మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటున్నారు కానీ మరీ దూరం అయిపోతుంది కదా మాకు అంటే ఇప్పుడు మీరు తీసుకునే క్వాంటిటీని కొంచెం ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ పెంచండి మీరు ఒకవేళ పెంచితే మేము ఛార్జెస్ తగ్గించడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి మ్యాడమ్ ఓకే అండి ప్రైస్ వచ్చేసి మొత్తం త్రీ ఫిఫ్టీ అవుతుంది మ్యాడమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు అండి మేడమ్ ఆల్రెడీ మీకు డెలివరీ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు క్వాంటిటీ దాన్ని బట్టే డెలివరీ ఛార్జెస్ కూడా కట్ చేశాము అవును మ్యాడమ్ ప్రోడక్ట్ ఉంది కానీ అయితే అంటే మ్యాడమ్ యాక్చువల్గా ఇప్పుడు క్వాంటిటీ ఉంది కరెక్టే కానీ ఛార్జెస్ అనేది మేము డెలివరీ ఛార్జెస్ కూడా కట్ చేసుకున్నాం కదా

మీరు టైం చెప్పండి మ్యాడమ్ మేము అప్పడి వరకు ఇస్తాం ఓకే మ్యాడమ్ మీకు త్రీ త్రీ ఫిఫ్టీన్ ఇన్కేేస్ లేట్ అయినా కూడా త్రీ త్రీ ఫిఫ్టీన్ వరకు మీకు అందుతుంది మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ